ఆ నేను ఒకటి ప్రాడక్ట్ తీసుకున్నాను ఆన్లైన్లో చాలా బాధాకరంగా అనిపించింది ఎందుకంటే అది చూస్ ఆ నేను ఫస్ట్ చూసుకోలేదు అది బాగా అనిపించింది ఓకే బాగుంది కదా అని లోపల పెట్టి వన్ వీక్ తర్వాత పెట్టుకోవడానికి తీసుకున్నాను తీసుకున్నాక ఆ అది పెట్టుకుంటే బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోతే చాలా బాధ అనిపించింది ఇది వరకే చూసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చే దాన్ని కదా ఇప్పుడు చూసుకున్నాను ఏంటి అని బాధగా అనిపించింది అది ఒక బెల్ట్ పోయింది అది నాకు చాలా నెగిటివ్ కరమైన విషయము మళ్ళీ ఆ ఈ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనీ పే చేస్తుండ్రు కాబట్టి ఆ మనీ పే చేస్తుండ్రు కాబట్టి ఆ వాళ్ళకి ఈ ప్రాడక్ట్ అంటే మిమ్మల్ని నమ్మి మీకు పేమెంట్ చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకు ఎంత దూరంలో ఉన్న ప్రాడక్ట్ అనేది సేఫ్గా తీసుకు వెళ్ళండి సేఫ్ మంచి ప్రాడక్ట్ సేల్ చేయండి అలా చేస్తే మీకు మీకు చాలా ఇంకా చేసిన కొద్ది తీసుకోవాలని అనిపిస్తుంది మంచిగా సేల్ చేసిన కొద్ది తీసుకోవాలని అనిపిస్తుంది మంచి మంచివి కూడా ఉంటాయి అన్నమాట